ఆ సమీపంలో మా సమూహంలో రోగాలు మా అత్తకు వచ్చింది ఆవిడ హై బీపితో బాధపడుతుంది ఆవిడ హై బీపీ మరియు ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ వంటి రోగం కూడా ఉంది ఆమె వైద్యం గురించి తెలుసుకుంటుంది ఆమెకు అవగాహన ఉంది అలాగే ఆవిడ దీని గురించి కుటుంబ సభ్యులందరితో మాట్లాడుతుంది ఆవిడకి ఈ బ్లడ్ హై బీపీని తగ్గించుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేసింది యోగా మరియు కొన్ని అలాంటి బీపిని తగ్గించుకోవడానికి కావల్సిన చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆవిడ చేస్తుంది